ఇదీ ట్యాక్సీ అండి అద్దెకు ఇచ్చే ట్యాక్సీ కదండి అవునండి నేను నాకు డ్రైవరేమీ అవసరం లేదు నేనే సొంతంగా డ్రైవ్ చేస్తాను ఓకే సీ ఇప్పుడు ఏంటంటే నేను నా ఫ్రెండ్స్తో ఊటీ వెళ్దాం అనుకుంటున్నాను కోయంబత్తూరు నుంచి నాకు తెలిసి ఒక నాలుగు రోజులు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము ఈ నాలుగు రోజులకి రోజుకెంతవుద్దండి ఏమైనా ఐడియా ఉందా కిలోమీటర్ లెక్క ఛార్జ్ చేస్తారు మీరు ఓకే కిలోమీటర్ కాకుండా నాకు రోజుకి లెక్క ఇస్తారా ఓకే ఎంతండి రోజుకి మూడువేల ఓకే సో నాలుగు రోజులంటే ఎంత స్తుందండి నాకు మూడు ఇంటూ నాలుగు ఓకే అడ్వాన్స్ పే చేయాల్ మీకు ఓకే అడ్వాన్స్ కూడ ఇవ్వాలా అడ్వాన్స్ లేకుండా మీరు మాకు ఇవ్వరంటారా సరే ఓకే సరే అడ్వాన్స్ ఇస్తాను ప్లస్సు లైసెన్స్ అంతా ఉంది నా కార్ లైసెన్స్ అంతా ఉందండి నది ఫ్రెండ్స్తో ళ్తున్నా గదా నాకు తెలిసి ఇంక చూస్తాను పెట్రోల్ కార్లే కాకుండా ఇంకేం కార్లు న్నాయా ఉన్నాయా సరే రేట్లు బారతాయంటే దాన్ని బట్టి అంతేనా సరే ఓకే నో ప్రోబ్లం నేనొస్తాన్ గదండి అక్కడ అది నేను ఊటీ వెళ్దాం అనుకుంటున్నాను ఒక ఫోర్ డేసు కోయంబత్తూర్ నించి సో అది దాన్నించి ఎంత ఖర్చువుతున్నా ఆ ఖర్చులు మేమేసేస్తాంలేండి సరేనా సరే అండి ఓకే ఓకే ఉంటారండి థ్యాంక్స్